మేము చిన్ననాటి నుండి స్కూల్లో తెలుసుకున్నా లేదా చదివినా విన్న ప్రాచీన మధ్య యుగ కాలంలో భారత దేశంలో ప్రసిద్ధ రాజులలో కొందరి గురించి విన్నాము అందులో చాలా మంది రాజులు ఉన్నారు మా చిన్ననాటి నుండి ఎన్నో రాజుల కథలు విన్నాము వినడానికి రాజుల కథలు చాలా బాగుంటాయి చిన్ననాటి నుండి శివాజీ అనే మహారాజ్ ఈ భారత దేశంలో చాలా కీలకమైన వ్యక్తి ఈ చిన్న శివాజీ గారు పుట్టిన తేదీ పందొమ్మిది అరవై మూడు ఈయన పుట్టినప్పుడు లేకపోతే ఈయన గురించి భారత దేశంలో చాలా ఘనంగా ఈయన గురించి ఆర్బాటిస్తారు ఈయన చనిపోయిన రోజున కూడా చాలా ర్యాలీలు తీస్తూ ఈయన గురించి ప్రచారం చేస్తూ ఉంటారు ఈయన శివాజీగా రాజుగా పట్టాభిషేకం చేసినప్పుడు వీళ్ళ నాన్నగారు హిందువులకు వ్యతిరేకంగా మొగలాయులకు వ్యతిరేకంగా యుద్ధం చేసి మీ భారత దేశాన్నే కాపాడాడు హిందువులకు ధర్మంగా నీతిగా న్యాయంగా రాజ్య పరిపాలన చేస్తూ జీవిస్తూ ఉన్నాడు శివాజీ అనే మహారాజు హిందూ మొగలాయులను ముస్లింలను ఈ దేశంలో నుంచి వెళ్ళగొట్టాడు ఈయన చేసిన ఆశ్చర్య కార్యాలు చాలా ఉన్నాయి ఈయన ఎంతో గొప్ప రాజు అని భావిస్తారు ఈ భారత దేశంలో ఈయన హిందువులను వెళ్ళగొట్టడమే కాక వారి నుండి భారత దేశాన్ని ఇతర దేశాల నుంచి కాపాడుతూ హిందూ ప్రజలను సంతోషంగా ఉంచాడు ఈయన చరిత్ర గురించి వినడానికి లేకపోతే ఈయన చరిత్రను ఎంతోమంది ఆ కథలుగా చెప్పుకుంటూ ఈయన చరిత్రను జ్ఞాపకం చేసుకుంటారు సుదీర్ఘ యుద్ద కాలంలో లేక లెక్కలేని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్ర స్థలాన్ని ధ్వంసం చేయలేదు పవిత్ర స్థలాలని కాపాడుతూ వచ్చాడు యుద్ధంలో ఓడిపోయిన శత్రుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేని వారికి స్త్రీలకు పసివారికి సాయం చేసాడు ఈ శివాజీ రాజు ఒకసారి శివాజీ సైనికుల అందరికీ ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అక్కడ అందమైన కొండల్లో తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు కానీ శివాజీ ఆమెతో నా తల్లి కూడా మీ అంత అందమైనదని అయి ఉంటేనే నేను కూడా అందంగా ఉంటా వాడినని అంటూ ఆమెను తల్లిలా గౌరవించిన కాలాలు ఎన్నో ఉన్నాయి ముస్లిం రాజు అయినప్పటికిని రాజు తన ముస్లిం రాజు వారి తల్లిని కూడా తన తల్లి లాగా భావించి గౌరవించాడు అంటూ ఆమెను తల్లిలా గౌరవించి ఆమె రాజ్యానికి పంపించాడు శివాజీ లౌకిక పాలకుడు శివాజీ అన్ని ప్రాంతాలకు ఆ మతాలకు అనుకూలంగా ఉండి అన్ని మతాల ప్రజలను బాగా చూసుకునేవాడు ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాటులు చేసినప్పటికినీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విధంగా గౌరవించబడ్డారు అనేక ముస్లిములు ముస్లిం నిర్మించిన హిందూ పాలకుడు మనువాదం అమలులో లేదు కోటలో మరణించటానికి మరణించే నాటికి మూడు వందలు కోటలో శివాజీ ఆధీనంలో ఉండేవి కొండలపై ఉన్న సాంకేతిక విలువలతో దుర్వేద దుర్వార్థమును ఇంకా రీసెర్చ్ గురించి ఎన్నో చేస్తూ వచ్చాడు మూడు వందల కోటలో కోటలో నిర్ణయించబడ్డాయి ఇవి కాకుండా ఎన్నో శివాజీ ద్వారా చేయబడుతూ వచ్చాయి శివాజీ అందరిని బాగా చూసుకునేవాడు శివాజీ ఈ దేశంలో ఎంతో గొప్ప పనులు చేసినందున ఈ భూ ఈ భారత దేశం శివాజీని మెచ్చుకుంటాయి శివాజీ రాజుని గౌరవిస్తూ ఉంటారు శివాజీని ఫోటోలు పెట్టుకొని పూజిస్తూ కూడా ఉంటారు వారి వారి నమ్మకం పట్ల వారి వారి భారత దేశంలో ఉన్న నమ్మకం ద్వారా వారు శివాజీని కొలుస్తూ ఉంటారు ఎంతో గొప్పది శివాజీ అయి ఉన్నాడు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎంతో స్పష్టంగా ఎంతో యుద్ధాలు నేర్చుకుంటూ యుద్ధ నౌకలను నేర్చుకుంటూ సైన్యంలో చేరి చాలా చక్కగా నేర్చుకొని యుద్ధాన్ని పరిపాలించటానికి సిద్ధపడుతూ వచ్చాడు ఇంకా శివాజీ రాజు కోటలను ఎన్నో నిర్మించి అందులో చాలా రకాలు ధనాన్ని కూల్చాడు ఎంతో రాజులని వ్యతిరేకంగా ముస్లింల రాజులకు వ్యతిరేకంగా ఆయన పాలన చేస్తూ వచ్చాడు అయినప్పటికినీ ముస్లింలు కానీ మతాల వేరే మతాలు కానీ ఆయనను గౌరవిస్తూ వచ్చాయి ఎవరినీ ఆయన దూరపరచలేదు ఇంకా శివాజీ రాజకీయంలో ఇంకా తన భార్యకు అప్పగించి యువకులు యువకుడైన శివాజీ రాజనీతి వ్యవహారాలు నే నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగళూరు కాజాకు వెళ్ళాడు శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన ప్రజల పైన ప్రేమ కలిగినట్లు విద్యా బుద్ధులు నేర్పించి చిన్నప్పటి నుండి భా భారత రామాయణ బలి చక్రవర్తి గదులు చూపి మీరు లక్షణాలు వెలిపింప వెల్ వెలిపింకా చేసింది తరువాత తమరు అంతా ఆశ్రమం స్త్రీల పట్ల గౌరవం తల్లి వదినే నేర్చుకున్నాడు తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనాటి కాలంలో శివాజీ యుద్ధ తంత్రాల నిష్ణాతుడయి ఉన్నాడు సకల విద్యలు తెలుసుకొని శివాజీ మరాఠ సామ్రాజ్య నేస్తాన్ని నెపాన్ని లక్ష్యంగా తన మొదలు పెట్టాడు అందరూ శివాజీని ఎంతో గౌరవిస్తూ ఉన్నారు శివాజీ పది ఏళ్ళ వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజా బీజాపూరు సామ్రాజ్యాన్ని చెంది తోర్న కోటను సొంతం చేసుకున్నాడు మరో మూడేళ్ళ కొండ కొండను ఆ రాజ్యాన్ని కూడా సొంతం చేసుకుంటూ పూణే ప్రాంతాన్ని అంతా తన స్వాధీనంలోనికి తెచ్చుకున్నాడు ఈ శివాజీ శివాజీ తమ కోటలను సొంత తమ కోటలను సొంతం చేసుకోవడం చూసి ఆతిబల మహాధీరుడిగా శివాజీ తండ్రి అయిన ఆశిజానికి పొందిన పంది చేశాడు తరువాత శివాజీకి బెంగళూరులో ఉన్న శివాజీ అన్న అయినా శంభాజీ శంభాజీ పట్టుకోవడానికి రెండు సైనికులను పంపగా అది అన్నదమ్ములని పూర్వం ఆ సైనికులను ఓడించి తమ తండ్రిని బంధ వి విముక్తి చేయడానికి చేయించుకున్నారు అప్పుడు ఎంతో కారణం ఎంతో శ్రద్ధతో యుద్ధం చేసి ఆ తనని కాపాడుకున్నాడు తెలుసుకున్న అఫేషన్ అతని తండ్రి ఏకైక మార్గాన్ని తలచి శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్ట దైవమును భూమిని దేవి దేవతలను కూల్చాడు ఇది తెలుసుకున్న శివాజీ తన యుద్ధానికి సిద్ధముగా లేనని చర్చలకి ఆహ్వానించాడు చర్చలను ఆహ్వానించాడు అశూల్ తర్వాత తెలుసుకున్న శివాజీ హక్కు కావచ్చు కానీ జన్మించి దర్శించి పిండి వాకువ లోయలో దాచుకున్నాడు ఎందరో ఎందరో కేవలం తమ అంగీకరణ వెల్లగక్కుకున్నారు శివాజీ మాత్రం చాలా స్పష్టంగా పరీక్షీస్తూ కాపాడుతూ వచ్చు వచ్చు వచ్చియున్నాడు దీన్నిబట్టి శివాజీ కం కంక్లూషన్ ఏంటంటే శివాజీ కూడా ఎంతో చిన్నగా ఉన్నప్పటి నుంచి గౌరవించడం నేర్చుకుంటూ వారి తల్లిదండ్రులను అందరినీ గౌరవిస్తూ మతానికి దూరంగా ఉంటూ ముస్లిములను తన ముస్లింల నుండి తన దేశాన్ని కాపాడుతూ శత్రు దేశం నుంచి తన దేశాన్ని కాపాడుతూ అందరినీ క్షేమంగా అందరినీ సంతోషంగా ఉంచాడు